అవును అమ్మ స్కూల్లో లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీ చాలా పెద్దదిగా ఉంటుంది అందులో అనేక రకాల పుస్తకాలు ఉంటాయి నేను చిన్నప్పుడు అక్కడి నుండి గ చంద్రగుప్తవిక్రమార్క కథలు తెలుగు జాతి కథలు సినిమా గానం వంటి పుస్తకాలు చదివాను అవి చదవడం వల్ల నాకు తెలుగు భాష మీద ఎక్కువ మక్కువ పెరిగింది అలాగే కథలు చదివి నేను నా కథలు రాయాలి అనే ఆసక్తి కలిగింది ఆ స్కూల్లో లైబ్రరీ చాలా శుభ్రంగా ఉంటుంది మరియు శాంతియుతంగా ఉంటుంది ప్రతివారం మేము ఒకరోజు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివే సమయం ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు కథలు చదువే అలవాటు ఉంది చిన్నతనంలో నేను పుట్టినప్పుడు వెలిసిన పాట తెనాలి రామలింగుడు కథలు పిల్లల బాల భారతి వంటి పుస్తకాలు చదివాను అవి నాకు చాలా ఆనందం కలిగించాయి లైబ్రరీలో పుస్తకాలు పుస్తకాలు చదివినప్పుడు నాలో నూతన విషయాలపై ఆసక్తి పెరిగింది ముఖ్యంగా చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు మన దేశ గౌరవం సాంప్రదాయాలు గురించి తెలుసుకోవడం చ అలా చదివిన పుస్తకాల వల్ల నాకు నేను చదువులపై నమ్మకం పెరిగింది మా స్కూల్లో లైబ్రరీలు అన్ని రకాల పుస్తకాలు అన్ని బట్టి ఉంటాయి విద్యార్థులు చదువు విషయంలో ఉపయోగపడే సబ్జెక్టు పుస్తకాలతో పాటు నూతన విషయాలు తెలుసుకునే సైన్స్ విజ్ఞాన పత్రికలు బాలలకథలు బయోగ్రఫీలు కూడా ఉంటాయి లైబ్రరీలో నిశబ్దంగా ఉండడం వల్ల చదవడానికి మంచి వాతావరణం ఉంటుంది లైబ్రరీలో పనిచేసే లైబ్రరీయన్ మి మమ్మల్ని మమ్మల్ని మంచి పుస్తకాలు ఎంచుకునేలాగ మార్గనిర్దేశం చేస్తారు పుస్తకాలు తీసుకునే విధానం వాటిని శుభ్రంగా ఉంచడం సమయానికి తిరిగి ఇచ్చే బాధ్యత లాంటి విషయాలు కూడా మాకు నేర్పబడతాయి ఈ విధంగా లైబ్రరీ మన క్రమశిక్షణతో నేర్చుకునే స్థలంగా మారుతుంది లైబ్రరీ నాకు మిత్రుడిలాగ ఉంది నాలో చదువుపై అభిరుచి పె పెరగడంలో లైబ్రరీ పాత్ర ఎంతో ఉంది కొత్త విషయాలతో ఆ శక్తిని కలిగించి ఆలోచించగలిగే శక్తిని ఇస్తుంది చదివే చ చదివే భవిష్యత్తుకు అని నమ్మే నాకు లైబ్రరీ ఒక వెలగట్టలేని ఆస్తి